డాక్టర్ హరిత స్పీకింగ్ హియర్ మీకు తలనొప్పి సరిగా ఎటువైపు వస్తుంది అండి మీ పేరేమన్నారు కుడి వైపున అండి ప్రతిరోజు అంటే సరిగా ఏ సమయంలో మీకు తలపోటు వస్తుంది అండి అవునా అయితే మనకి ఒక వైపు కనుక తలపోటు వస్తే దాన్ని మైగ్రేన్ అంటాం అండి దానికి ఎన్నో కారణాలు ఉంటాయి మీరు ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఎక్కువ చూస్తారా అండి స్క్రీన్ టైమ్ ఎంత సేపు ఉంటుంది అండి మీరు రోజులో ఎన్నిసార్లు మీరు ఫోన్ చూస్తారు అందుకని మీకు తలపోటు వస్తుంది అండి బాగా ఫస్ట్ స్క్రీన్ టైమ్ని మీరు తగ్గించుకోవాలి రోజు మూడు గంటల మించి ఫోన్ వాడకూడదు అండి యాస్ పర్ డబల్యూహెచ్ఓ రూల్స్ మనం మూడు గంటల మించి ఫోన్ వాడితే తలపోటు అది ఈ కాలంలో సర్వసాధారణం అండి చల్లనీళ్ళతో స్నానం అలా ఏమన్న చేస్తారా అండి మీరు చల్లనీటి స్నానం కూడా కొంచం తగ్గించుకోండి చల్ల నీటి స్నానం తగ్గించుకొని కొంచం గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయడం మొదలుపెట్టండి దీనికి అంటు మీరు ఒకసారి మా క్లినిక్కి వస్తే మిమ్మల్ని మేము దగ్గర ఉండి పరిశోధించి తర్వాత దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో దాన్ని మిమ్మల్ని చూసి చెప్తామండి మీరు రేపు వీలుంటే రేపు రాగలుగుతారా క్లినిక్కి ఓకే అండి కుమారి గారు ఇంకా ఏమైన సమస్యలు ఉన్నాయా అంటే పేషెంట్ని చూడకుండా మనం మందులు రాయకూడదండి అది తలపోటు అంటున్నారు కదా దానికి చాలా కారణాలు ఉంటాయి మైగ్రేన్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు దాన్ని ఒకసారి మనం దగ్గర ఉండి చూసి చెప్తాం అండి అంబర్పేట అండి అంబర్పేటలో చే నంబర్ అక్కడ జిందా తిలిస్మాల్ రోడ్లో సిటీ కేర్ అని ఉంటుంది అండి మా క్లినిక్ ధన్యవాదాలు కుమారి గారు తప్పకుండా మీరు మా క్లినిక్కి విజిట్ చేస్తే మీ సమస్యలు అన్నీ దూరం చేస్తాం ఉంటాణు అండి